హలో నమస్తే అండి మీరు ఏ ఏ స్టేట్ నుంచి మాట్లాడుతున్నారు అదేనండి ఏ స్టేట్ గురిం ఏ స్టేట్ నుంచి మాట్లాడుతున్నారు తెలంగాణ అండి ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంట్నారా మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి హలో అండ్ ఆంధ్ర చూసేవి గౌరీపట్నం ఉంటుందండి నిడదవోలు దగ్గర చూడటానికి చాలా బాగుంటుంది అది ఒక చర్చ్ అండి అలాగే విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఉంటుందండి అది కూడా బాగుంటుంది హలో అలాగే ఇక్కడ తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోస ఇవి చాలా బాగుంటాయి హలో ఇంకా చాలా ప్లేసస్ ఉన్నాయండి తిరుపతి ఉంటుంది అక్కడ అక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయండి చాలా జనం వస్తారు అలాగే మారేడుమిల్లి మనం ఏమన్నా వెళ్ళాలంటే మారేడుమిల్లి వెళ్ళొచ్చండి అక్కడ అరి వాటర్ఫాల్స్ అవి ఉంటాయండి బాగుంటుంది చూడటానికి అలాగే ఇక్కడ కాకినాడలో కాజాలు అవి ఫేమస్ అండి అలా అలాగే ఇక్కడ ప్రజలు కూడా చాలా బాగా పలకరిస్తారండి వైజాగ్లో ఆర్కె బీచ్ ఉంటుందండి అది కూడా బాగుంటుంది చూడటానికి మీరు కనుక వస్తే అన్నీ చూడొచ్చండి అన్నింటికీ తీసుకెళ్తామండి సరేనండి ఇంకా ఉంటన్నాము